డిసెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఆగస్టు ట్వల్వ్ టూ థౌసండ్ జూన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ వన్ సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ